మా ఇంట్లో మేము మా ఇంటి ముందుండే పెరట్లో తులసి మొక్క వేప మొక్క అలా అటువంటి మూలికలు ఔషధం కలిగి ఉన్న మొక్కలను మేము పెంచుతున్నాము అలాంటి మొక్కలు పెంచడం వల్ల మనకు చాలా మంచిది చాలా మంచి ఆరోగ్యాన్ని కూడా మనకు అందజేస్తుంది యాంటీ బయాటిక్స్ కంటే ఇలాంటి నివారణ ఉండే మంచి మొక్కలను పెంచడం చాలా మంచిది అందు అందువలన మేము తులసి మొక్కను ఎప్పుడు పెంచుతూనే ఉంటాం ఎప్పుడు తులసి మొక్కను పెంచి వేప మొక్కలు గట్ట మా ఇంటి చుట్టూరా ఉంచుకుంటాం అలాంటి మొక్కలను పెంచుతూ ఎంతో మంచిగా మంచి ఆరోగ్యంతో ఉంటాం అటువంటి మొక్కల వల్ల మనకి చాలా మంచి ఆరోగ్యం మంచి ఆనందము అన్ని విధాలుగానూ మనకు మంచి జరుగుతుంది వేప మొక్క కూడా చాలా మంచిది దాని వల్ల దాని వల్ల మనకు ఎలాంటి లోపల ఉండే చెడువైనా రోగాలను కూడా మనకి తగ్గిస్తుంది అందువల్ల వేప మొక్కను తులసి మొక్కను మా ఇంట్లో మా ఇంటి ముందుండే పెరట్లోనే మేము ఎప్పుడు పెంచుతూనే ఉంటాం ఎక్కువగా ఇంటి చుట్టూ కూడా మొక్కలు అలా ఆ మొక్కలనే వేసుకుంటూ ఎక్కువగా పెంచుకుంటూ వాటిని మంచిగా చూసుకుంటాము పెంచుకుంటూ ఉంటాము వాటికి రోజూ నీళ్లు వేస్తూ ఆ మొక్కలు చెడి పోకుండా పాడవకుండా నీళ్లు వేస్తూ ప్రతి రోజు పొద్దున్న సాయంత్రం నీళ్లు వేస్తూ వాటిని ఎంతో మంచిగా చూసుకుంటాము అటువంటి తులసి మొక్క వేప మొక్కను ప్రతి ఇళ్ళల్లో పెంచుకోవాలి మేము అలానే మా ఇంట్లలలో పెంచుకొన్నాము తులసి మొక్క వేప మొక్క చాలా మంచిది మన ఆరోగ్యాన్నికైనా మనకైనా మన ఇంట్లో ఉండే వాళ్ళకైనా ఎవరికైనా ఆ మొక్కలు చాలా మంచివి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి అలాంటి మొక్కలని మనం ఎప్పుడు పెంచుకుంటూ ఉండాలి